మనం ఇంట్లో ఎప్పుడైనా ఎల్పిజి సిలిండర్ యూస్ చేసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్లాస్టయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనం గ్యాస్ని ప చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి ఆన్ చే ఆన్ చేయాలి యూస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆఫ్ చేయాలి ఆఫ్ చేయకపోతే కొన్ని కొన్ని సార్లు మనం ఊర్లోలోకి అలా వెళ్ళిపోతాం అప్పుడు ఏదన్నా లీకేజ్ అయినా ఆఫ్ చేయకపోతే ఖచ్చితంగా గ్యాస్ వేస్ట్ అవుతుంది ఇంకా ఏదన్నా లీకేజెస్ అయినా కూడా బ్లాస్ట్ అయ్యే ఛాన్సస్ ఉంన్నాయన్నమాట ఇంకా నైట్ టైమ్లో పడుకునేటప్పుడు మనం కన్ఫామ్గా ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోకపోతే కూడా చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే చిన్నపిల్లలు గ్యాస్ దగ్గరికి వెళ్ళకూడదు మెయిన్గా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలా ఎలా ఆన్ చేయాలో తెలీదు ఏం చేయాలో తెలియదు వాళ్ళకి తెలవకుంటా అటు ఇటు తిప్పుతారు అటు ఇటు చేస్తారన్నమాట సిలిండర్ దగ్గరకు అసలు మనం చిన్న పిల్లలని పంపియద్దు ఒకవేళ వాళ్ళు వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి మనం ఉండాలి మనం దగ్గర లేకుంటా చిన్నపిల్లలని అసలు అక్కడకి పంపకూడదు ఒకవేళ వాళ్ళొప్పిచ్చి ఏమన్నా తిప్పడం ఆ చేయడం ఆఫ్ చేయడం చేసిన కూడా లీకేజ్ అవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది మనం ఇంట్లో మనం మనమింట్లో వంట చేసుకున్న తర్వాత మనం ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా స్మెల్ రావడం లీకేజ్ కావడం అలాంటివి అనిపిస్తే మనకి మనం ఎమ్మటే చెక్ చేయించుకోవాలి లేదా సిలిండర్కి ఉండే వైరు చేంజ్ చేసుకోవాలి ఒకవేళ మీరు చేంజ్ చేసుకోకుంటే కూడా చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా మనం మనం వంట చేసేటప్పుడు ఆన్ చేస్తాం ఆన్ చేసినాక అన్నం ఒంపిన తర్వాత మల్ల పెట్టిన తర్వాత మనం ఆఫ్ చేయకపోతే కూడా గ్యాస్ అంతా కాలిపోతుంది ఎల్పిజి సిలిండర్ చాలా జాగ్రత్తగా యూస్ చేయాలి అసలు నైట్ టైమ్లో పడుకోకుం లైట్ టైమ్లో ఆఫ్ చేయకుంట మనం అట్లానే పడుకున్నాం అనుకో అది హెడ్కి కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైమ్లో ఇంకా ఇంకా చెప్పాలంటే మనం బయటికెళ్ళే టైమ్లో కూడా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు ఇంకా గ్యాస్ లీకేజెస్ అనీ చాలా బయట న్యూస్లలో మనం వింటూనే ఉంటాము కదా ఇట్ల బ్లాస్ట్ అవ్వడం మనం ముందే జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇంకా చాలా చాలా ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఎప్పుడై గ్యాస్ గ్యాస్ తీసి పెట్టేటప్పుడు అయినా గ్యాస్కి అది అయిపోయినంక మళ్ళి కొత్తది తెచ్చి కనెక్ట్ చేసేటప్పుడు అయినా మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట ఇంకా ఇంకా చెప్పాలంటే మీరు చ ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయండి మీరు చూసుకోవాల అప్పుడప్పుడు చిన్నపిల్లలని పెద్దవాళ్ళు అయిన కూడా కొంతమందికి ఇట్లా ముసలోళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు అన్నమాట వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ముసలోళ్ళకి తెలిసి ఉంటుంది కాకపోతే అప్పట్లో వాళ్ళు ఏంటంటే కట్టల మీద అట్లా చేసుకొని ఉంటారు కాకపోతే ఇప్పుడు మనం ఏంటి గ్యాస్ అని అలా యూస్ చేస్తున్నాం కొన్ని గ్యాస్ సిలిండర్ గ్యాసెస్ కూడా ఉంటాయి దానిపైనే కుకింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటివి ఇంకా చాలా డేంజర్ అన్నమాట అప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం చిన్ని చిన్ని గ్యాస్ సిలిండర్ గ్యాసెస్తోనే యూస్ చేసుకునేయి ఉంటాయన్నమాట అలాంటివి మనం చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఫిల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఛాన్సెస్ సడన్ సడన్గా కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తుంటారు నింపడం అవి టకటక పెట్టేయడం అలాంటివి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేటప్పుడు మనం కొంచెం దూరంగా వాళ్ళయినా కొంచెం సేఫ్టీగా అవి ఇవి ఎక్విప్మెంట్స్ యూస్ చేయడం అలాంటివి చేయాలన్నమాట ఆ మనం ఇంటికి వచ్చి ఫిక్స్ చేసుకునే చిన్ని గ్యాసెస్ కాదు పెద్ద గ్యాసెస్ సిలిండర్స్ మనం ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇంకా చా ఇంకా పిల్లలనయితే అస్సలు దగ్గరికి వెళ్ళనివ్వద్దు

ఇంకా చాలా చాలా ఉంటాయండి